రైల్ స్థితిని తెలుసుకోవడానికి మీరు ఐఆర్సిటిసి ఇన్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్కి కాల్ చెయ్యవచ్చు ఐఆర్సిటిసి కస్టమర్ కేర్ నెంబర్కు కాల్ చేసి మీ రైల్ వివరాలను అందించడం ద్వారా మీ రైల్ యొక్క ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చు వారు మీకు మీ రైల్ ఎక్కడ ఉంది అది ఆలస్యంగా నడుస్తుందా లేదా సమయానికి నడుస్తుందా అనే సమాచారాన్ని అందిస్తారు

ఒకవేళ మీ రైల్ ఆలస్యంగా నడుస్తుందంటే తదనుగుణంగా మీ ప్రణాళికను మార్చుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది ఒకవేళ రైల్ రద్దయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి మీకు తగినంత సమయం లభిస్తుంది కాబట్టి మీ ప్రయాణాన్నిసులభంతరం చేసుకోవడానికి రైల్ బయలుదేరే ముందు దాని స్థితిని తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం